హలో ఎయిర్టెల్ ఆఫీస్ వాళ్ళా అండి నమస్తే నేను అనుకోకుండా నా ఫోన్కి పొరపాటును రెండు సార్లు రీచార్జ్ చేశాను అందులో ఒక దాన్ని రద్దు చేయాలి నా ఇమెయిల్ పంపుతాను దాన్ని ఉపయోగించి ట్రాన్సాక్షన్లో ఒక దాన్ని రద్దు చేయండి నా ఈమెయిల్ ఐదు ఐదు ఆరు ఆరు మూడు మూడు నా ఫోన్ నెంబర్ ఎనిమిది ఎనిమిది ఏడు ఎనిమిది ఆరు ఐదు మూడు ఆరు ఎనిమిది